వెంకటరి వెంకటేశ్వర రెస్టారెంట్ డాబా నుంచి మాట్లాడుతున్నాను ఇవి టెన్ మినిట్స్ బ్యాకు ఆర్డర్ పెట్టాను కదా సార్ అందులో ఒక చపాతీ నాన్ వెజ్ నాన్ చెప్పాను అందుకు బదులుగా మాకు ఆరు చపాతీలు రెండు నాన్ వెజ్లు మూడు మష్రూమ్ కర్రీలు మరియు ఐదు పన్నీర్ కూరలో పన్నీర్ కాజు పన్నీర్ మరియు వైట్ రైస్ ఎనిమిది సాంబార్ ఎనిమిది అప్పడాలు కావలి సర్ కుళ్ళి పోకుండా మంచిగా ఫ్రెష్గా ఉండేటట్లు చూడండి సార్ తొలిసారిగా ఇంతకుముందులాగా పెట్టినప్పుడు కూడా బాగా పాడైపోయినవి ఎందుకంటే రూంలో ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టీ సారీ సర్ మరి ఇబ్బంది పెట్టినట్లు అయితే ముందుగా ఈ రెండు చేసి ఇప్పుడు ఈ మూడు పెట్టమంటాను ఎందుకంటే కాబట్టి మా ఫ్రెండ్స్ వచ్చారు బంధువులు వచ్చారు కాబట్టి మంచిగా చెడిపోకుండా నిలువగఉండకుండా ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నవి పెట్టండి సార్ ఎటువంటి ఎన్నో ఇంకా కల్తీ ఫుడ్ కానీ కుళ్ళి పోయినవి కానీ పాడై పోయినవి కూడా కాకుండా మంచిగా ఫుడ్ పెట్టండి సార్ మీ హోటల్లో బాగా ఉంది అని మంచి పేరు ఉంది అని విన్నాను ఐదు చపాతీలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు లేకుండా ఎటువంటి మసాలా దినుసులు లేకుండా నార్మల్గా ఉండేటట్లు చూసి పెట్టండి సార్ ఈ ఎందుకంటే బంధువులు చుట్టాలు వచ్చారు కాబట్టి ఎటువంటి రకాల మసాలా దినుసులు కానీ వ్యర్ధపదార్ధాలు కానీ కెమికల్స్ కలపకుండా మంచిగా ఉండేటట్లు చూడండి